ఈ రెండు వేల పంతొమ్మిది మార్చి నెల నుంచి మనం చూసుకుంటే నండి ఈ కరోనా వల్ల ఏంటంటే విద్యాసంస్థలు ఎన్నో సాకులు ఏంటంటే మూత వేయపడ్డాయి ఎందుకంటే ప్రజలు ఆరోగ్య దృష్ట్యా ఈ ప్రభుత్వం వారి చేత నిర్ణయింపబడ్డ నియమాలు అండి ఇవన్నీ ఈ టైం లో ఏంటంటే పిల్లలు చదువులు చాలా ఎఫెక్ట్ అయినాయండి ఎలాగంటే అప్పటి వరకు క్లాసు లోనే చెప్తేనే సరిగా వినలేని వీళ్లు సడన్ గా ఆన్లైన్ క్లాస్లు అంటే వీళ్ళకి ఏం అర్థం అవుతుంది అండి ఈ ఆన్లైన్ క్లాసులు అంటే డిజిటల్ పరంగా ఏంటంటే ఈ ఆన్లైన్ అనేది ఫోన్ అనేది ఈ నెట్వర్క్ అనేది ఏంటంటే ఎంతో ఉపయోగపడ్డాయండి ఎందుకంటే వాళ్లు క్లాసులు కంటిన్యూ అవ్వడానికి వాళ్లు కోర్సులు కంటిన్యూ అవ్వడానికి ఉపయోగపడ్డాయి కానీ ఈ ఆన్లైన్ క్లాసులు వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి కొన్ని నష్టాలు ఉన్నాయి అండి వాటిల్లో లాభాలు ఏంటంటే వాళ్ళు ఎక్కడైనా ఏ ఇంట్లో అయినా కూర్చొని వాళ్లు క్లాస్ వినడానికి ఒక వీలు అనేది ఉంటుంది అండి వాళ్లకి ఇంకొక ఇంకొక నష్టాలు కొన్ని నష్టాలు ఏంటంటేనండి పిల్లలు చిన్న వయసులో నుంచే ఫోన్ కి అనేది అడిక్షన్ అనేది ఎక్కువ అయిపోతుండి ఎక్కువ సమయం మనం ఫోన్ చూస్తే కళ్ళు పాడవుతాయని డాక్టర్లు పదే పదే మనకి స్కూల్ లో చెప్తూ ఉంటారు నెక్స్ట్ మనకి బయట ఈ పత్రికల్లో కూడా మనకి వేస్తా ఉంటారు అండి ఒకటి ఏంటంటే ఈ దీనివల్ల ఏంటంటే క్లాస్ లో సరిగా వింటేనే కూడా కొంతమందికి అర్థం కాదు అలాగా ఆన్లైన్ లో చెప్పడం వల్ల ఇంకా పిల్లలకి ఏం అర్థమవుతుంది అండి ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ యొక్క నయనా ఆరోగ్యం అనేది ఏంటంటే ఎంత ఇబ్బంది పడుతుంది అండి వాళ్ళకి చిన్నప్పుడే కళ్ళజోడు పడిపోవడం లేకపోతే ఇలాగా చిన్నప్పుడే కళ్ళు సమస్యలు అలాంటివి ఇలాంటివి వస్తాయి అండి కానీ ఈ డిజిటల్ లెర్నింగ్ ఇప్పుడు ఉన్న ఈ టెక్నాలజీ మొబైల్ ఫోన్స్ కాని నెట్వర్క్ కాని వీటిల వల్ల ఏం జరుగుతుంది అంటేనండి పిల్లలు అనేది ఎక్కడి నుంచి అయినా ఏ ఏ సందర్భంలో నుంచి అయినా వాళ్ల క్లాసులు వినగలే అవకాశం వాళ్లకి ఉందండి